ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాలా ప్రాముఖ్యత ఇస్తారు వారి పూర్వీకుల నందు నుంచి వచ్చిన కళలు ఇంకా ఆదరిస్తున్నారు దేవాలయ నృత్యాలు గంగిరెద్దులవారు బుడబుక్కలవారు పిచ్చుక గూళ్ళు కాటికాపరి తోలుబొమ్మలాట హరికథ బుర్రకథ మొదలైన కళలు ఇంకా కాపాడుతూ మన భవిష్యత్తు తరాలకి అందిస్తున్నారు ఆంద్రప్రదేశ్ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది అందులో ముందుగా ఉగాది ఉగాది తెలుగునెల నూతన సంవత్సరం మొదటిగా జరుపుకుంటాం ఆ రోజున అన్ని రుచులతో కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకుని తింటారు దీని అర్ధం మన జీవితంలో ఆ రుచుల లాగానే కష్టం సుఖం ఈర్ష్య అవమానం గౌరవం మొదలైనవి ఉంటాయని తెలియజేస్తుంది వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితినాడు జరుపుకుంటాం ఈ పండుగ విద్యార్ధులకి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజున అన్నీ పండ్లతో పాలవిల్లు కట్టి కుడుములు వండి వినాయకునికి సమర్పించి పూజిస్తాము తర్వాత దసరా దసరా పదిరోజుల పండుగ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మవారు దర్శనం ఇస్తారు దసరా ఆంధ్రలోనే కాకుండా దేశమంతా ఎక్కువగా జరుపుకుంటారు దీపావళి దీపావళీ దసరా అయిన తర్వాత వస్తుంది దీపావళీ అమావాస్య రోజున కాకారపువ్వు ఒత్తుల వెలుగులలో చేసుకుంటాము ఈ పండుగ ముందుగా రావణుడిపై గెలిచి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు లక్ష్మణుడు సీతాదేవి విజయానికి నిదర్శనంగా జరుపుకున్నాము ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తాము తర్వాత సంక్రాంతి తొలి ఏకాదశి అట్లతద్ది జాతరలు వారు సంస్కృతిలో ఒక భాగంగా జరుపుకుంటారు